నాకు పాటలు పాడడం అంటే చాలా ఇష్టం నేను చర్చిలో ఎక్కువగా పాటలు పాడుతూ ఉంటాను అలాగే బయట ఎక్కడైనా మీటింగ్స్ జరిగినప్పుడు కూడా పాటలు పాడడం నాకు చాలా ఇష్టం